మాకు కుళాయి నీరు వస్తుంది కుళాయి నీరు వచ్చినప్పటి నుంచి మా జీవితం కొంచం మెరుగుపడింది ఎందుకంటే ఇంత ముందు గ్రామంలో ఉన్నవారికి చాలా దూరం వెళ్ళి బావి నుండి లేకపోతే బోరింగ్ నుండి నీళ్ళు తెచ్చుకోవాలి అంటే మోసుకొని ఇంటికి రావాలి దాన్ మళ్ళీ ఆ పని చాలా పెద్ద పని అవుతుండే దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతుండే ఆడపిల్లలు ఇప్పుడు కుళాయి నీళ్ళ వల్ల మన ప్రభుత్వం తీసుకు వచ్చిన భగీరథ స్కీమ్ వల్ల ఇంటి వద్ద కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళో మనకి చాలా పనిని తగ్గించాయి అంతేగాక అవి ఎంతో పరిశుభ్రంగా వస్తున్నాయి అవి వాటిని ముందే పరిశుభ్రం చేసి మనకి పంపిస్తున్నారు కాబట్టి ఇంకా అవి తాగడానికి కూడా చాలా పని చేస్తున్నాయి అవి తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంతక ముందు వేరే నీళ్ళు తా బావి నీళ్ళు తాగడం వల్ల అందులో ఉన్న ఏమన్నా కలిసి ఉంటే అది కలుషితం అయ్యి మన ఆరోగ్యం పాడు చేస్తుండే ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏది లేదు ఆ కుళాయి నీళ్ళు అందరికి అందడం ఎంతో ఆనందంగా ఉంది దానివల్ల ఆరోగ్యంగా ఉంటున్నాము ఆ నీళ్ళు చాలా శుద్ధగా శుభ్రంగా వస్తున్నాయి కాబట్టి వాటిని వాడుకోవడానికి తాగడానికి ప్రతి ఒక్క విషయానికి ఉపయోగించడం వల్ల చాలా ఆనందంగా ఉంది చాలా మంచి ఇది కూడా ఈ కుళాయి నీళ్ళు వాడడం వల్ల